నా జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ఒక మతపరమైన మరియు సాంస్కృతికంగా వైవిద్యభరితమైన ప్రాంతం జిల్లాలో అనేక ప్రార్ధన స్థలాలు ఉన్నాయి వీటిలో హిందూ దేవాలయాలు మసీదులు చర్చిలు మరియు జైను మందిరాలు ఉన్నాయి హిందూ దేవాలయాల్లో జి జిల్లాలో అనేక పురాతనమైన మరియు ముఖ్యమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి వాటిలో కొన్ని శ్రీకృష్ణదేవరాయలు మందిరం శ్రీరామ చంద్ర దేవాలయం మహావిష్ణు దేవాలయం శ్రీ వెంకటేశ్వర దేవాలయం మొదలైనవి ఉన్నాయి అలాగే మసీదులు జిల్లాలో అనేక మసీదులు ఉన్నాయి వాటిలో కొన్ని బిర్లా మసీదు హంజా మసీదు హాజీ మసీదు షేఖ్ఫిర్ మసీదు జిల్లాలో అనేక చర్చలు ఉన్నాయి వీటిలో కొన్ని సైంట్ జాన్ చర్చ్ సైంట్ మేరీస్ చర్చ్ సైంట్ థామస్ చర్చ్ ఇలా మొదలైనవి చాలా రకాల చర్చిలు ఉన్నాయి ఈ సాంప్రదాయాలు పండుగలు నా జిల్లా సంఘానికి గుర్తి గుర్తింపును తీసుకొస్తాయి నా జిల్లాలోని సాంప్రదాయాలు మరియు పండుగలు మా సంఘానికి మరియు గుర్తింపుకు అనేక విధాలుగా తోడ్పడతాయి